నాకు ఆటలు అన్నిటిలో పరుగు పందెం అంటే ఇష్టం ఎందుకంటే నాకు రన్నింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఉరుకుతుంటే ఉల్లాసం అనేది ఎక్కువ వస్తుంది అందరికంటే ముందు ఉరకాలని ఆత్రుత కూడా ఉంటుంది అలాగని నేను రన్నింగ్ని ఎంచుకున్న నాకు ఉరకడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాను దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఉరకడంలో ఉత్సాహం ఉంటది వారి కంటే ముందు నేను పోవాలి నేను గెలవాలి అనే తాపత్రయం ఉంటుంది నాలోపట అందుకే నాకు ఊరికే పరుగుల పోటీ అంటే చాలా ఇష్టం పరుగు పోటీలు ఇంకా హేమ దాస్ నా ఫేవరెట్ నా ఇన్స్పిరేషన్ ఆమె ఆమె లాగా కావాలని నేను పరుగుల పందెం అనేది నా ఇష్టమైన ఆటగా మార్చుకున్నాను